జూ రెస్టారెంట్ సూపర్ మార్కెట్ బ్యాంక్ బార్ చర్చ్ ఫార్మసీ పెట్రోల్ స్టేషన్ థియేటర్ సినిమా బస్ స్టేషన్ హోటల్ ప్లే గ్రౌండ్ ఫ్యాక్టరీ ఫాండ్ లైబ్రరీ కోర్ట్ జిమ్ హోమ్ మస్ మసీద్ క్లాతింగ్ స్టోర్ జై హాస్పిటల్ ఫీ మార్కెట్